హలో అవును ఫ్లాట్స్ ఉన్నాయి హీల్స్ ఉన్నాయి షూస్ షూస్లో కూడా హీల్స్ టైప్ ఉన్నాయి మీకేలాంటివి కావాలి బూట్స్ ఉన్నాయ్ బూట్స్లో ఫ్లాట్స్ కావాలా లైక్ హీల్స్ కావాలా హ ఉన్నాయండి లైక్ మీకు ఫుల్లీ లెదర్డ్ కావాలా ఫుల్లీ లెదర్డ్ అయితే నా ఎయిట్ టు ట్వెల్వ్ హండ్రెడ్ లైక్ వరకు ఉంటుంది నార్మల్ లెదర్ అంటే సిక్స్ టు సెవెన్ అలా అయిపోతుంది

తక్కువ పడుతు ఒకవేళ మీరు త్రీ ప్రే త్రీ కాంబోస్ తీసుకున్నారనుకో జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు కాబట్టి లైక్ ఒక్కొక్కదానికి తగ్గించి టూ థౌ వన్ థౌజండ్ పడుతుంది టూ టూ హండ్రెడ్ తగ్గించి త్రీ వాటికి త్రీ థౌజండ్ పడుతుంది

బూట్స్ అండ్ ఫ్లాట్స్ అ వాటికి ఒక సెవెన్ హండ్రెడ్ పడుతుందండి అంటే మీరు కాంబోస్ టూ అ లైక్ బాట్ బాటా ఏముంది ఇది లూపు వాల్కరో ఉందండి బాటాలో ఈచ్ వన్ ఒక సెట్కి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి అంటే ఇప్పుడు మీరు చూసుకు చూజ్ చేసిన కలర్ దాని డిజైన్ బట్టి లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ మిడిల్లో వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఫుల్లీ లేదర్డా బాటా కంపెనీలో అంటే కొంచెం ఎక్కువ అవుతుందండి లైక్ ఫిఫ్టీన్ సెవెంటీన్ పడుతుంది ఫోర్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అ లైక్ ఫోర్టీన్ థౌజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇవ్వండి